పర్యావరణ పరిరక్షణ చాలా అవసరం ఈ రోజుల్లో పర్యావరణ అంటే వాతావరణం బాగా పొల్యూట్ అయిపోయింది చాలా దీని వల్ల మనం ప్రకృతి విపత్తులు ఎన్నో ఎదుర్కొంటున్నాం ఈటి వల్ల తుఫానులు భూకంపాలు అసలు సముద్ర మట్టాలు పెరిగిపోవటం అదే కాదు అమెరికాలో కారుచిచ్చు రగిలిపోయి ఇప్పుటికీ అడివి అడవి కూడా తగలపడిపోతంది ఇట్ అయితే మనం చూస్తున్నాం అయితే పర్యావరణాన్ని పరిక్ష్ పరిరక్షించటానికి మొదటగా మొక్కలు నాటాలి పర్యావరణ పరిరక్షణ మనం చేయకపోతే కాలుష్యం పెరిగిపోతంది కాలుష్యం తగ్గించాలి మనం దాని వల్ల అనేకమైన వ్యాధులు వైరస్లు పెరిగిపోతున్నాయి అనేకమంది రోగాల బారిన పడుతున్నారు ప్లాస్టిక్ వాడకం కూడా తగ్గించుకోవాలి మనం అది భూమిలో కరగట్లేదు దాని వాల్ల కూడా ఎన్నో విపత్తులు ఎదుర్కొంటున్నాము మనం పర్ పర్యావరణాన్ని పరిరక్షించాలి ప్రతీ ఇంటికి తిరిగి పర్యావరణ ప్రాముఖ్యత చెప్పాలి ప్రతీ ఇంటికి ఒక మొక్క నటించాలి నేనైతే నా వంతుగా ప్రతీ పుట్టినరోజు ఒక మొక్క నాటుతాను అలాగే చుట్టుపక్కల వారికి కూడా అలాగే చేయమని చెపుతాను మా ఇంట్లో వాళ్ళు కూడా అందరూ మొక్కలు నాటుతున్నాం మా వీధులో మొక్కలు నాటుతున్నాం మా గ్రామంలో కూడా అనేక చోట్ల మొక్కలు నాటమని చెప్తున్నాము దాని వల్ల మనం ఎంతగానో పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చు మన రా దేశాన్ని మనం కాపాడుకోవచ్చు అనారోగ్య బారిన పడకుండా మనం ఎంతో జాగ్రత్తగా ఉండవచ్చు దానివల్ల మనకి ఎంతో కాలుష్యం అందిద్ది పొల్యూషన్ అవ్వకుండా ఈ దేశాన్ని మనం రక్షించుకోవచ్చు పర్యావరణాన్ని కాపాడటం మన బాధ్యత అలాంటి ప ప్లాస్టిక్ని కూడా మనం వాడకం తగ్గించుకోవాలి దానివల్ల కూడా ఎన్నో భయంకరమైన వ్యాధులు వస్తున్నాయి దాన్ని తగ్గించుకోవాలి పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం